డ్రైవర్ గారండీ ఎక్కడున్నారండి అదే మీరు వస్తానని చెప్పారు కదా నాకు టైం అయిపోతుందండి నేను అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ గాంధీ నగర నేను మున్సిపల్ ఆఫీసుకు వెళ్లాలని చెప్పాను కదా మీకు మీరెక్కడున్నారు ఇప్పుడు ఆహా ఓకే మెయిన్ రోడ్లోనే ఉన్నారా కొంచెం త్వరగా రండి ఎందుకంటే నాకు చాలా ఆలస్యం అయిపోతుంది నేను చాలా నాకు ముఖ్యమైన పని ఉంది మీకు ఒకవేళ అవ్వదంటే మేము వేరేది బుక్ చేసుకుంటాం కదా ఇలా మీరు మా టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా మీరు త్వరగా రావాలండి మీరు త్వరగా వస్తే కనుక మేము ముందుకు వెళ్తాము మీరు త్వరగా వచ్చేసి నన్ను తీసుకెళ్ళాలి లేదేంటే మేము వేరే ఆటో బుక్ చేసుకుంటాం